పిల్లలు డ్రాయింగ్ లేదా పెయింటింగ్ వంటి కళలను ప్రారంభించడానికి సరైన వయస్సు అంటూ ఏమీ ఉండదు అది ఎవరికి ఇష్టమైన వయసులు వాళ్ళు ప్రారంభిస్తారు కొంత మందికి చిన్న వయసులోనే తెలిసిపోతుంది వాళ్ళకి పెయింటింగ్ లేదా డ్రాయింగ్లు చాలా ఇష్టమని వాళ్ళు ఏసే నోట్ పుస్తకాలలో వాళ్ళు వేసే డ్రాయింగ్లలో చూసి వాళ్ళకి తెలుస్తుంది మేము ఈ డ్రాయింగ్లో మంచిగా ఉన్నాము మేము ఇంకా ఇలాగే చేయాలి అది వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది ఇలాంటి కలలకు వయస్సు అనేది ఏమీ ఉండదు కొంత మందికి అది చాలా తొందరగా తెలుస్తుంది అలాగే కొంతమందికి చాలా లేటుగా తెలుస్తుంది ఎప్పుడు తెలిసినా కానీ కల కలనే పిల్లలు అనేది డ్రాయింగ్ని పెయింటింగ్ని చిన్నగా ఉన్నప్పటి నుండే చేస్తారు వాళ్ళకి ఆ వయస్సులోనే తెలుస్తుంది కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి అది ఎలా అయినా రాదు ఎందుకంటే వాళ్ళకి వేరే అంటే ఇష్టం ఉంటుంది సో పిల్లలకి డ్రాయింగ్ లేదా పెయింటింగ్ వంటి కలలను ప్రారంభించడానికి సరైన వయస్సు అంటూ ఏమీ ఉండదు పిల్లలే కాదు కొంత మంది పెద్దయైన తరువాత వాళ్ళకి డ్రాయింగ్ ఇంకా పెయింటింగుల మీద కల ఆ కల మీద ఇష్టం మొదలవుతుంది అలా అని ఒక వయస్సు దానికి ఏమీ ఉండదు మనకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు పెయింటింగు లేదా డ్రాయింగ్లు మనం నేర్చుకోవచ్చు అది మన పాఠశాలలో అయినా నేర్పిస్తారు లేదా పెద్దగైన తరువాత వివిధ వస్ వ్యక్తులు ఉంటారు మనకి చాలా మంది నేర్పించడానికి ఉంటారు పెయింటింగులు డ్రాయింగ్లు అనేవి మనం మన ప్రేమని మన గురించి అది పెయింటింగ్ అనేది డ్రాయింగ్ అనేది మన గురించి అది ఒక చూపిస్తుంది మనమేంటి అనేది మన పెయింటింగ్ల ద్వారా తెలుస్తుంది మన డ్రాయింగ్ల ద్వారా మనం ఏమని అనుకుంటున్నాము మన థాట్స్ అవన్నీ మనము డ్రాయింగ్ల ద్వారా చూపించవచ్చు పెయింటింగ్స్ ద్వారా డ్రాయింగ్ల ద్వారా మనం లోపల ఉన్నవి ఏది ఉన్నా కానీ ఆ పెయింటింగ్లు లేదా డ్రాయింగ్లు చేస్తే అవన్నీ పోతాయి సో పెయింటింగ్లు డ్రాయింగ్లు అనేవి మనుషులకి ఆనందాన్ని ఇస్తాయి అది ఏ వయసులో అయినా ప్రారంభం కానీ అది మనుషులకి ఆనందాన్ని ఇస్తే చాలు అలా అని పేరెంట్స్ పిల్లలను ఇలా డ్రాయింగే చెయ్యి అది చెయ్యి అని వాళ్ళ మీద ఫోర్స్ చేయవద్దు అది వాళ్ళకి ఇష్టం ఉంటేనే వాళ్ళు చేయాలి అప్పుడు అయితేనే అది వాళ్ళ కళ అవుతుంది